నమస్కారం అండి సురేష్ గారు మీరేనండి అంటే మీరు పెళ్లిళ్లు గట్టా బాగా చేస్తారని అశోక్ గారు మీ నెంబర్ ఇచ్చారండి మా అక్ మా అక్కది పెళ్లండి డిసెంబర్ పన్నెండు అండి అంటే మీరు అసల అసలు ఎలా చేస్తారో కొంచెం వివరించి చెప్తారా అండి సరే సరేనండి కళ్యాణమండపం అయితే అక్కర లేదులెండి మరి మా ఇంటి దగ్గర కొంచెం స్థలమైతే ఉందండి ఒకసారి మీరు వచ్చి చూడండి లేకపోతే అప్పుడు కళ్యాణ మండపం బుక్ చేసుకోవచ్చండి అవునండి అవునండి అవును సరే అవునండి ఇంకా డెకరేషన్ కూడా మీరే చేసేయాలి అండి ఫ్రెష్ పూలతో అయితే బాగుంటుంది కదండి దాంతోనే చెయ్ క్యాటరింగ్ విషయం కాని ఫుడ్డు వెజ్జు నాన్ వెజ్జు సపరేట్గా వండాలండి వెజ్జులోనా అండి పన్నీ పన్నీరు పప్పు వంకాయ జీడిపప్పు బంగాళ దుంప కర్రీ సరే అండి అంటే అయితే సాంబారు పెట్టుకుని వంకాయి జీడిపప్పు అలా పెట్టుకుందామండి సరే అండి నాన్ వెజ్లో చికెను మటను రెండూ నండి చికెను పెట్టుకోవచ్చండి అలానే అండి మీరు వచ్చి ఇంకా మీరే చేయాలండి మొత్తం సరే అండి సరే సరేలే ఎంత ఇవ్వమంటారు అండి సరేలేండి ఇదిగోండి తీసుకోండి సరే సరే సరేలేండి